నమస్కారమండి నా పేరు అరవిందు నేను మీకు మీ డెలివరీ నుంచి ఒక డెలివరీ పెట్టానండి నేను అంటే మీ రెస్టారెంట్ నుండి అది నేను పెట్టిన అడ్రస్ కొంచెం ఇప్పుడు మార్చానండి అంటే ఇప్పుడు కొంచెం పనుండి నేను ఇందాక ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెట్టాను ఆర్డర్ కాకపోతే ఇప్పుడు నేను నా ఆఫీస్ దగ్గర ఉన్నాను నాకు కొంచెం నా పార్సల్ అనేది ఆఫీస్కి తెచ్చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు ఇచ్చిన ఇందాక ఆర్డర్ ఏంటంటే మూడు ప్లేట్లు అంటే మూడు ప్లేట్ల మంచూరియా ఉంటుంది కదండి మూడు ప్లేట్లు వెజ్ మంచూరియా ఒక చికెన్ దమ్ బిర్యాని ఒకటి అలాగే వెజ్ న్యూడిల్స్ ఒకటి చెప్పాను అవి మీరు నేను ఇందాక అడ్రస్ పెట్టాను కదండి నా డెలివరీ అడ్రస్ కాకుండా ఇప్పుడు నేను చెప్పే అడ్రస్కి పంపుతారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు తేవలసిన అడ్రస్ ఏమిటంటే చందన బ్రదర్స్ ఉంది కదండి చందన బ్రదర్స్కి వెనకాల ఉన్న వీధిలో డోర్ నెంబర్ టు డ్యాష్ సెవెన్

అక్కడికి తీసుకొచ్చి ఒకసారి నాకు మీరు ఫోన్ చేస్తే గనుక ఇచ్చిన నెంబర్కి నేను బయటకొస్తాను అంటే నేను ఇంతకుముందు పెట్టిన అడ్రస్ అయితే గనుక దానికి దీనికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఒకటిన్నర కిలోమీటరు అక్కడిదాకా నేను ఇప్పుడు వెళ్ళలేనండి కొంచం దయచేసి నేను ఇప్పుడు చెప్పిన అడ్రస్కి ఇస్తారని అనుకుంటున్నాను